నేటి సమాజంలో చాలామంది పాత సంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆ సాంప్రదాయాల ద్వారా వాళ్ళు తమ కుటుంబ విలువలను భద్రతను కాపాడుతారు అలాగే పెద్దలు చెప్పిన నియమాలు అనేక అనుభవాలు ఫలితంగా ఏర్పాడినవి కావడం వల్ల వాటిని గౌరవంగా పాటిస్తారు ఎంత మంది తమ తల్లిదాండ్రులు పెద్దల ఆకాంక్షలని గౌరవించడం కోసం పాటిస్తారు మరికొంతమంది వాటిని మోరల్ విలువలుగా అనుసరించి కొన్ని సాంప్రదాయాల జీవితంలో శాంతిని ఆత్మశాంతిని కూడా ఇస్తారు పాత సంప్రదాయంలో ప్రాముఖ్యం నేటి సమాజంలో నేటి ఆధునిక సమాజంలో జీవన శైలిలో మార్పులు వచ్చినప్పటికీ పాత సాంప్రదాయాలు ఇంకా చాలామంది జీవితాలలో భాగమై ఉంటున్నాయి పెద్దల చె పెద్దల చెప్పిన పద్ధతులు ప మతపరమైన ఆచరణలు కుటుంబపరమైన సంప్రదాయాలు ఇవన్నీ మన సంస్కృతిని నిలబెడుతున్న మూల సంభాలుగా చెప్పవచ్చు చాలామంది ఇవి పాటించడం ద్వారా తమ మూలాలను గుర్తు చేసుకుంటారు అంతేకాకుండా ఈ సంప్రదాయాల మనలో క్రమశిక్షణ శ్రద్ధ మర్యాద వంటి మనవి మానవీయ విలువలను పెంపొందిస్తాయి కొంతమంది తమ కుటుంబాన్ని సమిష్ఠిగా ఉంచుకోవటం కోసం మరికొంతమంది మానసిక శాంతి కోసం ఈ సాంప్రదాయాలను పాటిస్తున్నారు ఇవి మనకి ఒక గుర్తింపు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి అందుకే ఇప్పటికీ పాత సంప్రదాయాలను మంచి గౌరవం ఉంటుంది పాత సంంప్రదాయాల విరువ నేటి సమాజంలో నేటి వేగవంతమైన సాంకేతిక ఆదర్ ఆధారిత సమాజంలో జీవితం ఎంతగా మారుతున్నా మన మన పాత సాంప్రదాయాలు ఇంకా మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఎందుకంటే ఎందుకంటే ఇవి కేవలం ఆచారణలు కాకుండా మన జీవన విధానానికి ఒక మార్గని మార్గ దర్శకాలుగా పనిచేస్తాయి పెద్దల అనుసరించిన సాంప్రదాయాలు తరతరాలుగా వస్తూ అనేక అనుభవాలు ఆధారిదంగా ఏర్పరిచే ఉదాహరణ పండుగల సందర్భంగా పెద్దలు పూజలు చేయడం పెద్దలను గౌరవించడం కుటుంబంలో కలిసి భోజనం చేయడం వంటివి నేడు కూడా అనేక కుటుంబాలు కనిపిస్తాయి ఇవి కుటుంబ బంధాలను బలపరుస్తాయి అంతేకాకుండా పాత సంంప్రదాయాలు ఒక రకమైన మానసిక స్థిరతని కలిగిస్తాయి ఉదయం సూర్యనమస్కరాలు ప్రణాయామం భక్తితో ప్రార్థన చేయడం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కొంతమంది ప్రజలు పాత సంప్రదాయాలు పాటించడం ద్వారా తమ మ తమ పిల్లలకు మంచి విలువలు నీతి నిబంధన నేర్ప నేర్పాలని భావిస్తున్నాను